కనీసం గత వెయ్యి సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న మన తెలుగు భాష యొక్క విశిష్టత గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం భాష యొక్క విశిష్టత చాలా ఉన్నాయి దాంట్లో వ్యాకరణం ఉచ్చారణ ఇలా చాలా మనం తెలుసుకోగలం ఒక్క భాష యొక్క ఔనత్యాన్ని పరీక్షించాలి అంటే ఆ భాష ఎంత పరిణితి చెందింది అనే విషయాన్ని మనం పరిశీలించాలి తెలుగులో ఒక పద్యంలో ఒక అలంకారం కాకుండా రెండు మూడు నాలుగు అలంకారాలు కూడా చోటు చేసుకుంటాయి అలంకారాలు కూడా చాలా రకాలు ఈ అలంకారాలను వినియోగించి చాలామంది కవులు ఎన్నో గొప్ప గొప్ప పద్యాలను చెప్పారు అవి నేటికి వాడుకలో ఉన్నాయి ఉదాహరణకు విజయ విలాసం వసుచరిత్రము మను చరిత్ర పాండురంగ మహత్యం ఇలాంటి పాత పురాతనవి తీసుకున్నలేక కొత్తవి ఏమైన తీసుకున్న తెలుగులో ఉండే అలంకారాలు చాలా బాగా కనిపిస్తాయి తెలుగు భాషకు ఉన్న మరొక విశిష్ట ప్రక్రియ అవధానం ఇది తెలుగు భాషలో వికసించినంతగా మరి ఏ భాషలోను వికసించలేదు అష్టావదానం శతావధానం సహస్రావధానం ద్విసహస్రావధానం పంచ సహస్రావధానం ఇలా వివరిస్తు పోతుంది తెలుగులో అజంత పదాలు అజంతా అంటే అచ్చులతో అంతం అవుతాయి ఇది తెలుగు భాషకి ఒక మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఏ విధంగా అంటే వేరే భాష నుంచి ఏ పదాలను తీసుకున్న తెలుగు దానిలో విలీనం చేసుకుంటుంది ఉదాహరణకు కార్ అనే ఇంగ్లీష్ పదాన్ని కారు అని తెలుగు పదంగా మార్చగలం అజంతం అంటే అచ్చులతో అంతం అవుతు ఉండటం వల్ల తెలుగు భాష వినడానికి చాలా శ్రావ్యంగా ఉంటుంది తెలుగులో ఒకే పదానికి ఎన్నెన్నో పర్యాయపదాలు ఉంటాయి ఇలా ఉండడం వల్ల భాష యొక్క ఔన్నత్యానికి నిదర్శనం తెలుగు ద్వ్యర్థి కావ్యాలు ఉన్నాయి అంటే ఒకే గ్రంథంలో అవే పద్యాలు రెండు కథలు చెప్తాయి ఉదాహరణకు పింగళి సూరన్న గారి రాఘవ పాండవీయం రామరాజ భూషణ్ హరిశ్చంద్ర నలోపాఖ్యానం అలాగే ద్వ్యర్థి కావ్యాలు కూడా ఉన్నాయి అంటే ఒకే గ్రంథంలో మూడు కథలు ఉదాహరణకి నెల్లూరు వీర రాఘవ కవి గారి యాదవ రాఘవ పాండవీయం ఎలాంటి క్రిష్టమైన ప్రక్రియలు మరి ఇతర భాషలో లేవు ఏమో ఇక పద్యాలు విషయానికి వస్తే ఒక పద్యానికి రెండు మూడు నాలుగు అర్థాలు మాత్రమే కాక ఒక పద్యానికి అరవై నాలుగు అర్థాలు చెప్పిన సందర్భం కూడా ఉంది పద్యమంతా ఔష్ట్యాలతో అంటే పెదవులతో కలుపుతు ఉచ్చరించే పదాలతో రాయడం లేదా నిరోష్టంగా అంటే పఫబభమలు లేకుండా రాయడం ఈ పద్ధతిలో కావ్యమంత రాయడం అద్భుతం కదా ఇలాంటి కవితలు ఎన్నో కూడా తెలుగులో ఉన్నాయి